లైబ్రరీ నుండండి మాట్లాడేది నాకొక బుక్ కావాలండి సైన్స్ టెక్స్ట్ బుక్ అది ఏడో తరగతివి కావాలండి నాకు కొంచెం తొందరగా కావాలి అలా కాదండి నేను కొనుక్కోడానికి అడుగుతున్నాను ఇవ్వడానికి కాదండి

పెనాల్టీ ఎక్స్ట్రా చార్జెసా అండి అదేంటండి కొనుక్కోవడానికి ఎక్స్ట్రా చార్జెస్ ఎందుకు సరే అండి రెంటే తీసుకుంటాను కానీ నాకు రేపటి కల్లా ఇవ్వగలరాామరి రేపటికల్లా ఇవ్వగలరా సరే కొంచెం కాదండి నా పదో తారీఖు కల్లా ఇవ్వాలంటే కొంచెం కష్టం ఒక ఇరవైయో తారీఖు కల్లా అయితే పర్లేదు అవునండి ఇరవైయో తారీఖు సరేనా అండి ఇంతకీ ఎంత పడుతుందండి ఇరవై రూపాయలా అండి ఆ ఇంకా కొంచెం తక్కువకి ఇవ్వగలరా ఒక పది రూపాయలకి ఇవ్వగలరా ఒక బుక్ ఒక నాలుగు బుక్లు తీసుకుంటాను మీరే చెప్పండి పోనీను పదిహేను కాదండి పనేండు చేసుకోండి ఇంకా సరేనా అండి ఓకే అండి